ముప్పై అక్టోబర్ వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై ఇరువై మూడు మార్చ్ వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై ఒకటి మే వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై నాలుగు పదకొండు జనవరి వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై ఏడు పదిహేడు జూలై వెయ్యిన్ని ఎనిమిది వందల డెబ్బై ఐదు